హలో హలో చెప్పండి చెప్పండి ట్వెంటీ పర్సంటేజ్ ఇస్తాము శారీస్ బల్క్గా కొంటే ఇప్పుడు ఇరవై వేల రూపాయల స్టాక్ అనుకోండి శారీస్ కానీ టాప్స్ కానీ మీకు బ్లౌజ్ పీసులు డ్రెస్ మెటీరియలు ఫ్రాక్సు అన్నీ ఉన్నాయి మా దగ్గర ట్వెంటీ పర్సెంట్ ఇస్తాము మేము బల్క్గా కొంటే మీకు ఏవి కావాలో చెప్పేది కరెక్టుగా క్లియర్గా చెప్తే మేము దాని దాన్ని బట్టి మేము అమౌంటు చెప్తాము

పోచంపల్లి డ్రెస్సు

ఏవండీ అవి పోచంపల్లి కలంకారీ మీకు ఏ వెరైటీస్ కావాలన్నా మేము ట్వెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి

మీకు డ్రెస్ మెటీరియలు మెటీరియల్ కావాలంటే పోచంపల్లి ఉంది నెక్స్ట్ వచ్చి ఇది కలంకారీ నెక్స్ట్ వచ్చి మాములుగా పెయింటింగ్ వేసిన వాటివి కూడా ఉన్నాయి మాములుగా ప్లేన్ కావాలంటే ప్లేన్ ఉన్నాయి ఫ్రాక్స్కైతే పట్టు పట్టు గౌన్లు అలాంటివి ఉన్నాయి శారీస్ అయితే షిఫాన్ సిల్క్ ఉంది ఫాన్సీ టైప్ ఉన్నాయి కాటన్ టైప్ కూడా ఉన్నాయండి అవన్నీ మీకు ఏవి ఎంత కావాలో అవన్నీ మీరు ఒకొక్క లిస్ట్ లాగా చెప్తే నేను దాన్నిబట్టి దాన్ని లిస్ట్ తయారుచేసి మీకు పంపించేస్తాను స్టాక్ కూడా మీకు పంపిస్తాను డ్యామేజ్ అంతా మేము ముందే చెక్ చేస్తామండి చెక్ చేసి చూసి ఇస్తాము మీకు బై మిస్టేక్ డ్యామేజ్ ఉంటే మేము రిటర్న్ చేసుకుంటాము మళ్ళీ మీరు పోస్ట్లో పంపిస్తే మేము రిటర్న్ చేసుకుంటాము అది సరే సరే సరే